ప్రస్తుత పరిస్థితుల్లో మనము టెలివిజన్ల నుంచి చాలా ప్రకటలని చూస్తున్నామండి అవి ప్రజలకు చాలా చేరువయ్యే విధంగా ఉంటున్నాయి వస్త్రాల గురించి నగలు గురించి బ్యాంకుకు సంబంధించిన లోన్లు గురించి అలాగే పిల్లలు తినే తినుబండారాల గురించి మనము జీవితంలో నిత్యావసర వస్తువులు గురించి ప్రతీది మనం పళ్ళు తోముకునే పేస్ట్ అలాగే కళ్ళకు పెట్టుకునే కాటుక ఫేస్కు రాసుకునే క్రీంలు అలాగే వంటకు సంబంధించిన కుక్కర్ల గురించి మిక్సీ జార్ల గురించి ప్రతిదీ కూడా ప్రకటనల ద్వారా మనకి ఇదవుతున్నాయి ఆ ప్రకటనలు చూస్తున్నప్పుడు ఇవి ఓకే ఇవి కొంటే బాగుంటుంది అనే మనకి చాలా అనిపించడం అనేది జరుగుతుందండి అలాగే అలాగే కొంత మంది కూడా అవి కొన్ని కొన్ని ప్రకటనలు చూసి మనం వెళ్ళి కొనేది అవి వాళ్ళు చూపించినంతగా ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని మాత్రము అవి చాలా బాగా ఉంటాయండి అవి మనకు చేరువవుతాయి కూడా కొన్ని కొన్ని టీ విషయానికి వచ్చినప్పడు టీ పొడిని చాలా ఇదిగా చూపిస్తారు టీని తాగని వాళ్ళంటూ ఎక్కువ శాతం టీ అందరూ తాగుతారు దానికి సంబంధించిన టీ ప్రకటనలను చూసి చాలా ఆసక్తికరంగా ఉంటాయి అదే విధంగా పిల్లలు తినే తినుబండారాల గురించి కూడా చూపిస్తారు అవి కూడా బయట కూడా అంతే విధంగా ఉంటాయి అలాగే పేస్ట్ల గురించి కూడా చూపిస్తారు పేస్ట్ల కూడా అదేవిధంగా మార్కెట్లోకి వచ్చి వాడుకోవడం అనేది మార్కెట్లోకి వచ్చి మనము కొనుగోలు చేసి వాటిని వాడుకొవడం అనేది ఉంటుంది నాకు బాగా అందులో నచ్చిన ప్రకటన ఏంటంటే కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఇది వరకు మేము వేరే పేస్ట్ వాడేవాళ్ళమండి కానీ కోల్గేట్ పేస్ట్ వాడితే నిజంగా దాని ప్రభావం అయితే మా మీద ఎంతైనా చూపించింది అది వాడటం వల్ల నా పళ్ళు అవి చాలా బాగున్నాయి గట్టిగా పళ్ళు కొంచెం నొప్పులుగా ఉండేవండి చిగుళ్ళను బట్టి కానీ కోల్గేట్ పేస్ట్కి వాడటం వల్ల చాలా తగ్గినాయి నాకు ఆ కోల్గేట్ పేస్ట్ సంబంధించిన ప్రకటన నన్నైతే చాలా ప్రభావితం చేసింది